అవునండి చెప్పండి అవునండి అంటే మీరు ఏ ఎంతమందండి మొత్తం ఏడుగురాండి అంటే మీకు ఎటువంటి ప్లేసులు కావాలండి అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి కావల్సినవా లేకపోతే కొండ ప్రాంతాలు అంటే ఎన్ని రోజులు ట్రిప్ అండి మీరు వారం రోజులు ట్రిప్ అండి అయితే మనం ముందు పెద్ద ప్లేసులు నుంచి కిందకి వద్దామండి అయితే ముందు వైజాగ్ వెళదామండీ వైజాగ్ వైజాగ్లో బీచ్ ఉంటుందండి అంటే పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి పార్క్స్ ఉంటాయి అంటే కొండలుంటాయండి వైజాగ్లో ఒ వైజాగ్లో ఒకరోజు తిరిగిన తర్వాత వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీ బాగుంటుందండి అరకులో వాట అరకెళ్దామండి తర్వాత రెండవ రోజు రెండవ రోజు అరకులో వాటర్ ఫాల్స్ ఉంటాయండి మీకు కొండ ప్రాంతాలు మంచుతో మొత్తం సైట్ సీయింగ్ బాగుంటుందండి తర్వాత

అది చిన్న పిల్లలకి ఇది విజయవాడలో హాయ్లాండ్ అని ఉంటుందండి చిన్న పిల్లలు ఆడుకోవడానికి అది బాగుంటుందండి చిన్న పిల్లలకి గట్రా తర్వాత మీకు అ మీకు ఇటు ఫారెస్ట్ ఏరియా కావాలంటే రాజమండ్రి దగ్గర మారేడుమిల్లి వెళ్ళచ్చండి అది మంచి జర్నీ ఇది ఫారెస్ట్ ఏరియా అండి అవన్నీ అక్కడ అవైలబుల్ అక్కడ రెస్టారెంట్స్ గట్రా అవైలబుల్గానే ఉంటాయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఉంటాయి ఉండడానికి ఉంటాయండి అమౌంటు అంటే నా ఛార్జెస్ కాకుండా అయితే మీకు వారం రోజుల ట్రిప్కి సుమారుగా ఒక లక్ష అవుతుందండి లక్ష నుండి రెండు లక్షల మధ్యలో అంటే ఫ్యామిలీ పరంగానండి అంటే ఇన్ని రోజులని రోజుకి ఇంత అని ఉంటుందండి మీరే చెప్పాలండి డేట్ నేను అంటే ఈ మంత్ మొత్తం ఖాళీయేనండి నేను సరే అండి

సరే